మా జిల్లాలో ఈ వ్యర్థాల ఉన్ వ్యర్థాలను తొలగించడం చేపలు పట్టడం కొంచం తగ్గించడం గ్యాస్ నీటి సరఫరాను మంచిగా ఎక్కువ నీటిని ఇవ్వడం ఇవి చేయడం పర్యావరణాన్ని రక్షించవచ్చు వ్యర్థ పదార్థాలని ఎప్పటికప్పుడు తొలగించడం పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఈ జిల్లాలో అభివృద్ధి అనేది చేయవచ్చును